నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నాన్నకు అలాగే మా స్నేహితులు అందరికీ అందరికీ కాదు కానీ కొంతమందికి నాకు నచ్చిన వాళ్ళకి చేతితో తయారుచేసిన కార్డుని లేదా పెయింటింగ్ని ఇచ్చాను మొదటిగా నేను మా అమ్మగారికి చాలా చిన్నగా ఉన్నాను అపుడు మూడవ తరగతి అనుకుంటాను అప్పుడు ఒక పెయింటింగ్ చేసి ఇచ్చాను అప్పుడు మన దగ్గర ఎలాగో పైసలు ఇవన్నీ మనకి తెలీయదు గిఫ్టులు ఇవన్నీ మనకి తెలీయదు తెలిసింది ఒక్కటే మన కళ మన దగ్గర ఉన్న రంగులతో నా దగ్గర ఉన్న రంగులతో నేను మా అమ్మకి ఒక మంచి పెయింటింగ్ని తయారుచేసి ఇచ్చాను అది ఏమిటంటే అప్పుడు మా అమ్మగారి పుట్టినరోజు పుట్టినరోజున ఏదో ఒకటి ఇవ్వాలి అది మా అమ్మ ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అని నేను ఒక పెయింటింగ్ని చేసి ఇచ్చాను పెయింటింగ్ చేసి అందులో మా అమ్మ గురించి నా నా నాకు మా అమ్మ మీద ఉన్న ప్రేమ గురించి నేను అందులో రాశాను అదంతా రాసి మా అమ్మకు ఇచ్చాను అప్పుడు మా అమ్మ ముఖంలో ఒక నవ్వు చూసాను అది అది నాకు చాలా నచ్చింది చాలా ఆనందాన్ని ఇచ్చింది అప్పుడు నేను మూడవ తరగతియే కానీ మన దగ్గర పైసలు ఇవన్నీ ఉండవు కానీ మన దగ్గర ఉన్న ప్రేమ అవన్నిటితో రాసి ఇచ్చిన పెయింటింగ్ని ఇస్తే చాలు వాళ్ళు చాలా ఆనందపడుతారు దాని తరవాత నాలుగు లేదా ఐదవ తరగతి నాకు అంత గుర్తులేదు కానీ నా స్నేహితునడి స్నేహితుడికి నేను ఇంకా నా స్నేహితురాలు ఒక కార్డు తయారు చేసి ఇచ్చాము అతను ఏమిటంటే ఎవరితో సరిగ్గా మాట్లాడడు అందరూ తననెప్పుడు నవ్వులాటగా చూస్తారు రోజు తన పుట్టినరోజు ఉండే ఎవ్వరూ తనతో సరిగ్గా మాట్లాడలేదు ఎవ్వరూ తనకి ఏమీ ఇవ్వలేదు సరిగ్గా మాట్లాడలేదు అయితే నేను నా స్నేహితురాలు ఒక మంచి కార్డు తయారు చేసి ఇచ్చాము కార్డులో చెప్పాము ఎవ్వరూ లేకపోయినా నీకు మేము ఉన్నాం ఏజ్లో కూడా నేను చాలా ఆలోచించాను అని అప్పుడనుకున్నాను ఏజ్లోనే నేను ఒక స్నేహితుడి గురించి ఆలోచించాను ఆలోచించి మేము అతని కోసం కార్డుని తయారు చేసాము కార్డులో తన గురించి మంచిగా రాసి ఇచ్చాము తను చాలా ఆనందపడ్డాడు తర్వాత వస్తే వస్తే తొమ్మది తొమ్మిదవ తరగతిలో నేను మా నాన్నగారి కోసం పు పితృదినోత్సవం కోసం ఒక కార్డును తయారుచేసి ఇచ్చాను ఇది ఏమిటంటే అసలు మా స్కూల్లో ఒక కాంపిటీషన్ ఉండే అందులో నా పాఠశాలలో ఒక కాంపిటీషన్ ఉండే కాంపిటీషన్లో నేను ఒక కార్డుని తయారుచేసాను నేను మా నాన్న మీద ఉన్న ప్రేమని కార్డు రూపంలో చూపించాను కార్డు చూడంగానే మా నాన్న చాలా ఆనందపడి నన్ను హత్తుకున్నారు అది నాకు ఇంకా గుర్తుంటుంది ఇప్పుడూ అప్పుడయితే నేను ఏడవ తరగతి మా నాన్నగారు ఉండే కానీ ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై మూడు ఇప్పుడూ సారీ సారీ ఇది రెండు వేల ఇరవై నాలుగు కానీ ఇప్పుడు నాకు మా నాన్నగారు లేరు ఇప్పుడు ఉంటే నేను అలాగే ఎన్నో కార్డులు తయారుచేసి ఇచ్చేదాన్ని చాలా గుర్తువస్తారు నాన్నగారు కార్డు ఇవన్నీ ఇచ్చిన అన్నీ జ్ఞాపకాలు నాకు ఎప్పుడూ గుర్తు ఉంటాయి రోజు మా నాన్న సంతోషం నేను చూసి చాలా నేను కూడా చాలా ఆనందపడ్డాను ఇలా మనకి నచ్చి వా నచ్చిన వారికి మన దగ్గర డబ్బులు లేకపోయినా పెయింటింగ్లు లేదా కార్డులు మనకి చాల అవసరమయితాయి ఈ పెయింటింగ్ల ద్వారా ఈ కార్డుల ద్వారా మనము మన ఇష్టమయిన వాళ్ళ ప్రేమని మీద ఉన్న ప్రేమని మనం చూపీయవచ్చు